నేను ప్రతిరోజూ మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే మా చుట్టుపక్కలో ఉన్న ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉన్నప్పుడే మేము అందరు ఆరోగ్యంగా ఉంటాము కాబట్టి మా కుటుంబ సభ్యులు మేము అందరం ఆరోగ్యంగా ఉండడానికి నేను ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే మనం చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోతే అక్కడున్న దోమలు కాని ఈగలు కాని ఇలాంటి చాలావి రావడం వల్ల అన్ని అనారోగ్యా పాలు అవుతాం కాబట్టి మనం ప్రతి ఒక్క నేను నేను ప్రతి రోజు మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను దానికోసమే ఎవ్వరు మా చుట్టూపక్కల్లో చెత్త వేయకుండా వాళ్ళు డస్ట్బిన్లో వేయడానికి వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకు చెప్పడం జరుగుతుంది ఎందుకు అంటే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ డస్ట్బిన్లో వాళ్ళ చెత్తను వాళ్ళలో వాళ్ళదాంట్లో వేయడం వల్ల ఎలాంటి అంటే ఎ ఈగలు కాని దోమలు కాని ఇలాంటివి ఏవి రావు దీనివల్ల పరిసరాలన్నీ శుభ్రంగా ఉంటాయి మా పరిసరాలతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా నేను పరిశుభ్రంగా ఉంచుకోవడం చెప్పడం వల్ల ఏంటంటే మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంటున్నాయి దీనికోసం అని నేను చాలా చర్యలు తీసుకున్నాను ఎందుకంటే ముఖ్యంగా మా ఇంటి చుట్టు మాత్రము చెత్త వేయకుండా ఆ బోర్డులో బోర్డు మీద పేరు రాయడం కాని ఇలాంటి చ చెత్తకుండి వేయడం కాని డస్ట్బిన్ తయారుచేయడంగాని ఇలాంటి చాలా విషయాలు చాలా కొత్త కొత్త వాటిని తయారు చేసి పెట్టాను దీనివల్ల ఏంటంటే మా చుట్టుపక్కల ఉన్న మా ఇంట్లో వాళ్ళు కూడా వేయకుండా నేను చూసుకుంటాను దీని మా ఇంట్లో వాళ్ళు మాత్రమే వేయకుండా కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళుకూడా వేయకుండా నేను అక్కడ బోర్డు రాయడం వల్ల అక్కడ వాళ్ళు ఎవరు వేయటం లేదు అలాగే మా చుట్టుపక్క మా చుట్టుపక్కలను మా ఇంట్లో మా ఇల్లు చుట్టూ మాత్రమే కాకుండా మా ఇంటి చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా ఉంటే ఎలాంటి శుభ్రంగా ఉంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి చెత్త వేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి ఇలాంటివన్నీ అన్నింటినీ వాళ్ళకు అవగాహన కల్పించడం వల్ల ఏం జరుగుతుందంటే వీటిపైన వాళ్ళకి అవగాహన వచ్చి మన పరిశుభ్రంగా ఉండాలంటే మనం చెత్త కాని ఇలాంటివి చెత్త కాని ఇలాంటివి ఏమి వేయకుండా మనం అన్నిటినీ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి దీనికోసం అని వాళ్ళు ఇంట్లో ఇంట్లో ఉన్న చెత్త కాని ప్లాస్టిక్ కవర్లు కాని ఇలాంటివి ఏవి ఇవన్నీ ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ఓన్లీ డస్ట్బిన్లో మాత్రమే వేస్తున్నారు దీనిపై నేను మరింత అవగాహన కోసమని వాళ్ళ పిల్లలకు కాని వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళ కాని ప్రతి ఒక్కరికి నేను అన్నిటి మీద అవగాహన కోసం అని వాళ్లందరిని ఒక దగ్గర గాథర్ చేసి ప్రతి ఒక్కరికి వాళ్ళ అపరిశుబ్రంగా ఉంటే వచ్చే నస్టాలు కాని పరిశుబ్రంగా ఉంటే వచ్చే లాభాలు కాని వీటి పైన అన్నింటిని అవగాహన కల్పించడానికి కోసం అని వాళ్ళకి నేను ప్రత్యేకంగా ఒకటి మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ చెప్పాను దాని తర్వాత వాళ్ళు అందరూ మా ఇంట్లో వాళ్ళే కాకుండా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా దాన్ని పాటించడం మొదలుపెట్టారు దీనివల్ల ఏంటంటే చిన్న చిన్న పిల్లలకు కాని తర్వాత చుట్టుపక్కల ఉండే పెద్ద వాళ్ళకు కాని ముసలి వాళ్ళకు కాని ఇలాంటివి వారందరికీ ఇవి అనారోగ్యం పాలు తొందరగా అనారోగ్యం కాకుండా చాలా మేలు జరుగుతుంది దేని కోసమని ముఖ్యంగా మా ఇంట్లో మాత్రం అయితే ప్లాస్టిక్ కవర్లు కాని ప్లాస్టిక్ వస్తువులు కాని వాడకం తగ్గించాను ఇంకోకటి చెత్త ఎలాంటి చెత్త ఉన్నా మాత్రమే ఎలాంటి చెత్త ఉన్నా కాని అది ఓన్లీ డస్ట్బిన్లో మాత్రమే వేయాలి అంటే ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాను దీనికోసం అని నేను ముఖ్యంగా డస్ట్బిన్లు కొత్త కొత్త డస్ట్బిన్లు తయారు చేయడం కాని ఇంకా కొత్త కొత్త పరికరాలు తయారు చేయడం కాని దీనికోసం అని నేను ముఖ్యంగా తీసుకున్నాను దీనికోసం అని నేను కొత్తగా డస్ట్బిన్ చేసి మా ఇంట్లో వాడే కొన్ని వస్తువులను ప్లాస్టిక్ కాని కొన్ని కొన్ని ప్లాస్టిక్ వస్తువులు కాని అవి వాడిన తర్వాత ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ఓన్లీ డస్ట్బిన్లో వేయాలి అని చెప్పేసి మా ఇంట్లో ఒక డస్ట్బిన్ తయారు చేశాను అలాగే బయట వస్తువులు కూడా ఎక్కడ పడితే అక్కడ వేయకుండా బయట కూడా వేయడానికి ఒక డస్ట్బిన్ తయారు చేశాను మా ఇంటి చుట్టుపక్కల డస్ట్బిన్లు మాత్రమే కాకుండా నేను తర్వాత తర్వాత మా పరిసరాలలో ఉండే అన్నిటిని శుభ్రంగా ఉంచడానికి అని చెప్పేసి అందరికి అందరకి అవగాహన కల్పించి అందరూ ఇంట్లలో ఇలాగే ఉండడానికి నేను ప్రతి ఒక్కరికి డస్ట్బిన్లు వాడండి అని చెప్పేసి వాళ్ళకి అవగాహన కల్పించడానికి నేను చాలా ప్రయత్నించాను అలాగే డిజిటల్గా కాని తర్వాత నేను వెళ్ళి దగ్గరకి చెప్పడం కాని వాళ్ళ పిల్లలకి చెప్పడం కానీ ఇలాంటివి చాలా విషయాలు చేశాను దీనివల్ల ఏంటంటే మా ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలన్ని అన్ని శుభ్రంగా ఉండుతు ఉంటున్నాయి దీనివల్ల చిన్న పిల్లలకు కాని పెద్ద వాళ్ళకు కాని తర్వాత ముసలి వాళ్ళకి కాని చాలా మేలు జరుగుతుంది మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే కదా మనం మనము హెల్తీగా మంచిగా ఉండేది దీని కోసమని మన చుట్టుపక్కల పరిసరాలే కాకుండా మన మన ఏరియాస్ అన్నీ అన్నిటినీ శుభ్రంగా ఉంచుకోవడానికి అందరికీ అవగాహన కల్పించాలి ఎప్పుడైతే మనం పరిశుభ్రంగా ఉండటానికి అవగాహన కల్పిస్తాము మన చుట్టుపక్కల పరిసరాలే కాకుండా మన ఇండియా కూడా అంతా పరిశుభ్రంగా ఉంటుంది